స్టెబస్టిన్ గారు మీ గురించే చెప్పండి హాయ్ అండి నా పేరు స్టెబస్టిన్ అండి నేను పుత్తూరు నివాసిని సో నేను నాకు ప్రజెంట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అండి సో నేను నా క్వాలిఫికేషన్ ఏందంటే బిటెక్ మా నాన్న పేరు సంజీవయ్య మా అమ్మ పేరు అండి మా నాన్న ఫార్మర్ అండి మా అమ్మ టీచర్ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు తమ్ముడు క్వాలిఫికేషన్ ఎంబీఏ అండి తను ఇప్పుడు సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడన్నమాట నేను బీటెక్ సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నానండి సో ఇది చిన్న అవకాశం అండి నా గురించి చెప్పుకోవడానికి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి సో చిన్నప్పటినుంచి చదువు గురించి అవగాహన లేకుండా చదువుకున్నానండి చాలా చదివాను ఎందుకు చదివాను అర్థం అంటే ఎందుకు చదివాను ఏం చదివాను నాకు అర్థం కాలేదండి చదువు అయితే బాగా చదివేవాడిని సో నాకు చదువులో మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం అండి సో మ్యాథమెటిక్స్లో చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడిని అన్నిటికంటే మ్యాథమెటిక్స్లో మంచి మార్కులు వచ్చాయి అలాగే చిన్నప్పటినుంచి ఒకటో క్లాస్ నుంచి టెన్త్ వరకు టెన్త్ వరకు ఇంగ్లీష్ చదివాను సో ఇంగ్లీష్ చదివాను చదువులో ఆసక్తి ఉంది ఆసక్తి ఉంది చదువు అవగాహన ఉండేది కాబట్టి ఇంటర్లో కొంచెం వెనకబడి చదివినట్టు ఉన్నవాన్ని సో వన్స్ నేను టెన్త్ టెన్త్ క్లోజ్ చేసుకుని టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్కి అడుగుపెట్టిన తర్వాత ఇంటర్కి అడుగుపెట్టిన తర్వాత సో చదువు గురించి కొంచెం అవగాహన వచ్చింది అండి చాలావరకు స్టార్ట్ చేశాను నావల్ల ఎంత చదివానున్న చదివాను మంచి మార్కులతో పాస్ అయ్యి ఇంకా మండల్ లెవెల్లో మంచి మార్కులతో స్టార్ట్ పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకున్నాను అండి సో ఆ తర్వాత ఇంక ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను కాబట్టి ఆ తర్వాత మనకి తెలిసింది ఇంజనీరింగ్ అండి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను సో ఇంజనీరింగ్ పాస్ అయ్యాను ఆ తర్వాత నాలుగు ఏళ్ళు ఎలా గడిచాయో తెలీదు మంచి ఫ్రెండ్స్ ఒక మంచి ఎడ్యుకేషన్ ఒక మంచి కాలేజ్ చదువుకున్నాను ఇంజనీరింగ్ తర్వాత ఎంతో ఎడ్యుకేషనిస్ట్గా ఉన్న నేను సొసైటీలో వచ్చి పడ్డానండి సొసైటీలో పడ్డాక నేను నా లోపం ఏమిటి నాలో స్ట్రెంత్ ఏంటి నా వీక్నెస్ ఏంటి అన్ని ఐడెంటిఫై అయ్యింది సో నాలో ఉన్న స్ట్రెంత్ సొసైటీలో బతకడానికి సరిపోలేదు అండి సో వెంటనే ఏం చేశానంటే సో మనం ఏదో ఒకటి సాధించాలి మనం ఏదో ఒకటి సాధించాలి మనకి ఇరవై రెండు ఏళ్ళు అసలు మనకి రెండు ఏళ్ళు సో ఇరవై రెండు ఏళ్ళు మనం ఏం చేయలేదు నేను ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను అది తీసుకున్న తర్వాత మనం యూపిఎస్సి ఎగ్జామ్ రాయాలి సో యూపిఎస్సి ఎగ్జామ్ రాయాలని చెప్పేసి ఒక మంచి ఇన్స్టిట్యూట్లో పోయి జాయిన్ అయ్యాను కోచింగ్ కోసం రెండు మూడు ఏళ్ళు బాగా ప్రిపేర్ అయ్యానండి ప్రిపేర్ అయిన తర్వాత నాకు ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోయాను అనమాట సో వెంటనే ఇప్పుడు క్లియర్ చేయలేను అని చెప్పి సో మనం ఇట్లే ఉంటే మనకు ఫ్యామిలీకి చాలా ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి నేనేం చేశానంటే ఒక ఇన్స్టిట్యూట్ రిక్రూటర్గా జాయిన్ అయ్యాను మ్యాథ్స్ ట్యూషన్ చేసుకుంటూ మాకు మ్యాథ్స్ వచ్చి కాబట్టి మ్యాథ్స్ ట్యూషన్ చేసుకుంటూ సో చదువును ప్రాక్టీస్ చేశాను అయినా కూడా మనకు ర్యాంక్ రాలేదు సో వెంటనే సో నాకు ఇంకా దీన్ని చదువుకుంటూపోతే మన జీవితం చాలా దెబ్బతింటుంది అని చెప్పేసి ఏం చేశానంటే టీచింగ్ ప్రొఫెషన్ తీసుకున్నాను టీచింగ్ ప్రొఫెషన్ తీసుకోగానే సో వన్ ఇయర్ వర్క్ చేశాను వన్ ఇయర్ వర్క్ చేసి చేసిన తర్వాత ఏం అయ్యింది అంటే ఈ కోవిడ్లో ఈ కోవిడ్ రావడం వలన మా ఇన్స్టిట్యూట్లో ఏం చేశారు అంటే అప్పుడైతే ఎట్లున్న అప్పుడైతే ఎట్లున్నది అంటే ఒక క్లాస్కి ఒక ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు నాలుగు సెక్షన్లు ఉంటే నాలుగు మ్యాథ్స్ టీచర్స్ కావాల్సి వచ్చింది సో ఒక ఎప్పుడూ మనకు ఏమైంది అంటే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారో సో అన్ని పిల్లల్ని ఒకే క్లాస్రూమ్లో ఒకే ఆన్లైన్ క్లాస్లో ఒక ఫ్యాకల్టీని పెట్టుకునేసి ఒక ముగ్గురు ఫ్యాకల్టీని బయట తీసేసారండి ముగ్గురు ఫ్యాకల్టీని బయట తీసేశారు సో ఆ టైంలో నేను జాబ్ పోయింది అనమాట సో అప్పుడు జాబ్ లేకుండా చాలా ఇబ్బంది పడ్డాను అండి చదవడం లేదు అసలు చదువు చదవలేక జాబ్ కూడా లేక చాలా ఇబ్బంది కోవిడ్ టైంలో చాలా ఇబ్బంది పడ్డాను సో ఆ తర్వాత నాకు ఎప్పుడు దెబ్బ తగిలిందో ఇంకా నాకు లోపల ఇంప్రెషన్ పెరిగింది అండి మనం ఏదో ఒకటి చేయాలి మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేసేసి మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను చదువుతూనే ఉన్నాను ఆ తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చానా నాకు హెల్త్ బాగాలేక ఒక సర్జరీ చేయడం కాని ఆ టైంలో ఒక త్రీ ఫోర్ మంత్స్ వెయిట్ చేయడం కాని వేస్ట్ చేయడం కాని అలాగే మా నాన్నకు సర్జరీ మా నాన్నకు హెల్త్ బాగాలేక వచ్చింది ఒక టూ త్రీ మంత్స్ వేస్ట్ చేయడం కాని అట్లాగే మా అమ్మకి హెల్త్ బాగాలేక వచ్చింది చాలా సివియర్ కండిషన్లో హెల్త్ బాగాలేక వచ్చేసి ఎలా ఫేస్ చేయాలో తెలీక తెలియక ఏమి ఏమైందంటే ఫ్యామిలీ మొత్తం కృంగిపోయి అసలు మా అమ్మకు ఇంత దూరం వచ్చి మేము బతికించగలుగుతాం అన్ననమ్మకం లేకుండా చాలా ఇబ్బందిపడి వచ్చినాం బయటికి సో అలా ఇబ్బంది పడి వచ్చే లోపల ఏమైంది అంటే మా అమ్మకు ఒక తెలియని రోగం వచ్చిందన్నమాట సో తెలియని రోగం వచ్చే లోపల ఇంట్లో ఉన్నది మొత్తం అమ్మేసి లక్ష లక్షలు ఖర్చుపెట్టి మా అమ్మ ప్రాణాన్ని మనం కాపాడి మా అమ్మ ప్రాణం కాపాడి కాపాడి బయట తెచ్చినం బయట తెచ్చినామనమాట ఈ మధ్యలో నాకు చాలా అస్సలు చాలా జరిగాయి అండి సో ఇలా డబ్బులు వల్ల చాలా ఇబ్బంది పడడం వల్ల నాలో ఉన్న నా పక్కన ఉన్న బంధువులు గాని నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఒక ఇద్దరు తప్ప మిగతా అందరూ నన్ను జోక్ చేస్తున్నారు అంటే నేను ఫోన్ చేస్తే డబ్బులు కోసం ఫోన్ చేస్తాను వీడు ఫోన్ చేస్తే డబ్బులు కోసం ఫోన్ చేస్తాడు లేదంటే చెయ్యడు అన్నట్టుగా మైండ్ సెట్కి వచ్చేసి వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అండి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు సో ఆ ఇబ్బందులని తట్టుకొని మా అమ్మ ప్రాణాన్ని కాపాడేసి ఇప్పుడు ఇప్పుడిప్పుడు కొంచెం కోల్కొని అంటే ఇప్పుడే కొంచెం కోలుకొని బయటకి వస్తున్నాను అండి అలాగే ఇది నా పర్సనల్ లైఫ్ అండి సో నేను నాకు కొంచెం ఎడ్యుకేషన్ లైఫ్ చూసినట్లయితే చిన్నప్పుడు నన్ను ఒక ప్రైవేటు స్కూల్లో కాన్వెంట్లో జాయిన్ చేర్పించారు సో ఎల్కేజీ యూకేజీ అట్ల అనమాట సో ఎల్కేజీ యూకేజీ అట్ల జాయిన్ చేయించినప్పుడు ఏమయింది అంటే సో కొత్త వాతావరణం అండి ఇంట్లో అన్ అప్పటి వరకు ఇంట్లో ఆడుతూ పాడుతూ ఉన్నవాన్ని సడన్గా తీసుకు స్కూల్ వేసే లోపల నాకు ఏమీ అర్థం కావట్లేదు అండి వాళ్ళు తిట్టడాలు కొట్టడాలు వాళ్ళు కొంచెం రఫ్గా మాట్లాడడాలు నాకు చాలా భయమేసింది అప్పుడు సో ఎప్పుడు వాళ్ళు అలా భయపెట్ట భయపెట్టడం స్టార్ట్ చేశారో వెంటనే నాకు ఏమైంది అంటే చదువు మీద భయం వస్తుందండి చదవాలని ఆలోచన కన్నా స్కూల్కి వెళ్ళాలనే భయమే ఆలోచన వచ్చింది అనమాట స్కూల్కి వెళ్ళాలి అంటేనే భయం అనే థాట్ వచ్చేసింది నాకు ఏం చేయాలో అర్థం కాదు చదువు మీద భయం వచ్చేసింది హోమ్వర్క్ ఇస్తే రాయడానికి భయమే రాయకపోతే తిడతారు తిడతారు కొడతారు అన్ని చేసుకునేవాన్ని సో మా పేరెంట్స్ ఇంటికి వచ్చి మా పేరెంట్స్ చెప్పాలంటే భయం ఎందుకంటే వాళ్ళకి చెప్తే నేను వేలవేల డబ్బులు కట్టి చదివిస్తే నువ్వు చదవవా అన్నట్టు వీళ్ళు పేరెంట్స్ మాట్లాడుతారు అనమాట సో వీళ్ళని బ్యాలెన్స్ చేయాలి సో అట్లాగే టీచర్స్ మనకు చదవడం కంటే ఫస్ట్ అర్థం అవ్వాలి అర్థం అవ్వదు అర్థం కాకుండా మనం వెళ్ళి మనకు ఎమన్న డౌట్ అడగడానికి భయం మనకు మనకు ముందుకు వెళ్ళి మాట్లాడే ధైర్యం మనకు లేదు అనమాట సో అదే అర్థమయ్యేది కాదు సో దానికోసం నేను ఏం చేశానంటే స్కిప్ చేసేవాడినండి చదువుకున్న స్కిప్ చేసి ఇంటికి వచ్చి అబద్ధం చెప్పేసేవాడిని ముప్పై మార్కులు వస్తే యాభై అని చెప్పేసేవాడిని సో స్కూల్కి వెళ్ళి దెబ్బలు తినేవాడిని సో ఇలా అయ్యింది అనమాట నాని నాది చైల్డ్హుడ్ సో కొంచెం స్టెప్ స్టెప్ త్రాడ్ క్లాస్ ఫోర్త్ అలా రావడం వల్ల ఏమైంది అంటే చదువు అనేది కొంచెం కొంచెం అర్థం అవడం స్టార్ట్ అయింది సో మనకు తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ ఉండేది ఈ ఆరు మందిలో ఆరు మంది రఫ్గా ఉండేవాళ్ళు ఒక్కరు ఇద్దరు స్టూడెంట్స్ అర్థం చేసుకోరు ఒకరి ఇద్దరి సబ్జెక్ట్ బాగా చదివేవాడిని ఫర్ ఎగ్జాంపుల్ నాకు థర్డ్లో ఫోర్త్లో తెలుగు బాగా నచ్చేదండి ఎందుకంటే అది ఒకటే అర్థమయ్యేది సో ఫిఫ్త్ సిక్స్త్ వచ్చినప్పుడు ఈ మ్యాథమెటిక్స్ కొంచెం కొంచెం అర్థం అవడం స్టార్ట్ అయింది సెవెంత్కి వచ్చాక నేను టాపర్ అయిపోయినాను మ్యాథమెటిక్స్లో ఎంతెంత టాపర్ అంటే నాకు మ్యాక్సిమం మార్క్స్ సాటిస్ఫై అండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు థర్టీ మార్క్స్ ఎగ్జామ్ అంటే నాకు థర్టీ వస్తేనే సాటిస్ఫై ట్వంటీ నైన్ వచ్చిన సాటిస్ఫై అవ్వను అంత ఇంట్రెస్ట్ అయిపోయింది సార్ చెప్పని టాపిక్ కూడా ముందే నేను చేసేసేవాడిని అంటే ఎక్ససైజ్ వన్ చెప్తున్నారంటే ఎక్ససైజ్ టు చేసేవాడిని నేను సార్ కన్నా ముందే చేసేసేవాడిని సో చాలా చేసేవాడిని అంటే ఎంత చేసే వాడినంటే ఎప్పుడు ఎప్పుడు మ్యాథ్స్ పిరియడ్ వస్తుందా అని వెయిట్ చేసేవాడిని అంత ఇంట్రెస్ట్ అయిపోయింది ఈ ఒకటే చాలురా నాకు అన్నట్టు చదివాను ఆ ఒకటి అర్థమైంది కాబట్టి మంచి మార్కులు వచ్చాయి మిగతా ఏవీ అర్థం కాదు అండి అర్థం కాకపోయినా ముందుకు ఎళ్ళి వాటి గురించి అడిగే ధైర్యం నాకు లేదు అండి సో అందుకోసం నేను ముందుల అడిగాను కాదు అది డౌట్ డౌట్ అట్లే ఉండిపోయేది ఆ సబ్జెక్ట్ ఎక్కదు మనకి మైండ్లోకి ఎక్కదు సో నేను మేనేజ్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తా ఎంత ఎక్కలేదండి అలానే బ్యాలెన్స్ చేస్తా వచ్చాను టెన్త్లో కూడా మ్యాథ్స్ వరకే వచ్చు తెలుగు వచ్చు ఇంకా ఏం రాదు అండి మిగతా అంతా ఏదో ఒకటి రెండు పాయింట్స్ తెలుసుకొని అప్పుడప్పుడు ఏదో ఒకటి రెండు మాటలు చెప్పేవారు కాబట్టి అట్ల మూవ్ అయ్యేవాడిని ఇంకా స్పోర్ట్స్ పరంగా వస్తే ఇంకా చాలా ఇంట్రెస్ట్ లేదండి మా పేరెంట్స్ పంపించేవాళ్ళు కాదు చేసేవాళ్ళు తెలియకుండా ఆడేవాడిని ఆడేవాడ్ని సో దానికోసం అంత ఇంప్రెషన్గా పంపించే వాళ్ళు కాదు అండి సో ఇలా అయ్యింది నాది ఎడ్యుకేషన్ సిస్టం అంతా ఆ తర్వాత ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఓన్లీ బాయ్స్ సెక్షన్ అండి నాది ఓన్లీ బాయ్స్ సెక్షన్ సో ఏ డౌట్ ఉన్న ఫ్రీగా అడగొచ్చు అనే వాళ్ళు ఒక క్లారిటీ పెట్టే లోపల ప్రతి ఒక్క డౌట్ అడిగేవాడిని మంచి మార్కులు వచ్చాయి ఇంటర్లో నేను అనుకున్న దానికంటే టాప్ మార్క్స్ వచ్చాయండి నేను అనుకున్న దానికంటే టాప్ మార్క్స్ వచ్చాయండి ఎట్లా అంటే ప్రతి ఒక్కటి అడగొచ్చండి అందరూ బాయ్స్ సెక్షన్ కాబట్టి అందరూ హెల్ప్ చేసేవాళ్ళు అందరూ హెల్ప్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు హెల్ప్ చేసేవాళ్ళన్నమాట సో నా నేను ఏం ప్రాబ్లం ఫేస్ చేశాను అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పిల్లోడు ఆ ప్రాబ్లంతో వచ్చినారు కాబట్టి అందరూ హాస్టల్ కాబట్టి ఇంకా ఫ్యాకల్టీని ఈజీగా అడిగే వాళ్ళం ఫ్యాకల్టీని ఈజీగా అడిగే వాళ్ళం వాళ్ళు ఆ డౌట్ క్లారిఫై చేసేవాళ్ళు ఆరోజు చెప్పిన క్లాస్ ఆ రోజే చదవడం ట్రై చేసే వాళ్ళం కాబట్టి సో మాకు ఈజీ అయిపోయేది అనమాట సో ఆ సిస్టం మాకు చాలా నచ్చింది చాలా చదవడం స్టార్ట్ చేశాను సో చదువు ఎలా చదవాలో నేర్చుకున్నాను ఎలా చదివితే మనకు గుర్తుంటుంది ఎలా చదివితే మనం ఎగ్జామ్ రాయగలుగుతాం మర్చిపోకుండా ఎగ్జామ్ రాయగలుగుతాం ప్రతి ఒక పాయింట్ నేర్చుకున్నాను అక్కడ ప్రతి ఒక్క పాయింట్ నేర్చుకున్నాం నాకు చాలా ఉపయోగపడింది ఆ ఉపయోగము నాకు నెక్స్ట్ లెవెల్ మనకు డిగ్రీ లెవెల్లో నేను ఇంజనీరింగ్ చేశాను కాబట్టి ఇంజనీరింగ్ టైంలో చాలా ఉపయోగపడింది సో నేను ఇందులో నేర్చుకున్న నాలెడ్జ్ నాకు అక్కడ చాలా ఉపయోగపడింది ఫ్యాకల్టీతో ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలి స్టూడెంట్స్తో ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలి ఎలా చదవాలి ప్రతి ఒక పాయింట్ అర్థమైంది కాబట్టి నేను ముందు చాలా చాలా బీటెక్ అటట్టు కంప్లీట్ చేసుకొని వచ్చాను అనమాట బీటెక్ లో అన్ని మ్యాథమెటికలే కాబట్టి నేను ఇంట్లో చదివిన మ్యాథమెటిక్స్ నాకు ఇక్కడ చాలా ఉపయోగపడింది ఆ తర్వాత జాబ్కి వెళ్ళి కూడా నేను మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను అండి ఇప్పటికీ చదువుతూనే ఉన్నతొందరలో ఒక మంచి పొజిషన్ వస్తానండి ఇది నా గురించి ఇంకా మా తమ్ముడు వాడు చదువుతా చదివాడండి ఇప్పుడు ఒక మంచి సేల్స్ మ్యాన్గా వర్క్ చేస్తున్నాడు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని ఆశిస్తున్నానండి అది అండి నా గురించి